నేను సందర్శించాలనుకునే కొన్ని ఇష్టమైన స్థలా స్థలాలు ఏమిటంటే ఒకటి రంపచోడవరం అక్కడ రంపచోడవరం మరియు మారేడుమల్లి ప్రాంతం అక్కడ వాటర్ఫాల్స్ జలపాతాలు అవి ఉంటాయి తర్వాత రాజమండ్రి నుంచి రంపచోడవరం వెళ్ళే దారిలో ఆ రహదారి మొత్తం చెట్లతో అడవితో నిండి ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టం అక్కడ మొత్తం పచ్చదనంతో కూడిన ఒక వాతావరణం ఉంటుంది అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తర్వాత మనకి ప్రశాంతతను ఇచ్చేదిలా ఉంటుంది మరియు ఒక మంచి పిక్నిక్ స్పాట్గా అది ఉండడం వల్ల నాకు చాలా ఇష్టం అది చూడాలంటే తర్వాత అక్కడ నీళ్ళు జలపాతం పైనుంచి వచ్చే నీళ్ళు అవి ఉండ ఉండటం వల్ల ఈ జలపాతాలంటే నాకు చాలా ఇష్టం తర్వాత బీచ్ మనకు ఇటు ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల బీచ్లు ఉన్నాయి నాకు కాకినాడ బీచ్ మరియు వైజాగ్ బీచ్ అంటే చాలా ఇష్టము బీచ్ అంటే మనకు నీళ్ళు తర్వాత ఆ నీళ్ళ ద్వారా వచ్చే శబ్దము తర్వాత అక్కడ ఉండే ప్రదేశము అదంతా మనకు ఒక కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి చాలా బాగా ఉంటుంది కాబట్టి నాకు బీచ్ అంటే ఇష్టము తర్వాత లంబసింగి ఇక్కడైతే మనకి మబ్బులతో కూడిన ఒక ఆహ్లాదకరమైన వాతావరణమనేది మనం చూడడానికి కనబడుతుంది మొత్తం మబ్బులతో కూడిన పర్వతాలమై నుంచి మబ్బులు వాటితో ఉంటుంది మొత్తం తెల్లగా ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలామంది టూరిస్టులు వాళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు తర్వాత అరుకు అరుకు ప్రదేశం కూడా చాలా బాగా ఉంటుంది పెద్ద పెద్ద జలపాతాలు అవి ఉంటాయి గుహలు ఇలాంటివి ఉండడం వల్ల చాలామంది ప్రజలకి ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి నాకు కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది